నాకు ప్రత్యేకమయిన ప్రతిభేంటంటే పండుగలొచ్చినాయనంటే ముగ్గులు వేస్తూ ఉంటారు అమ్మాయిలం కదా ఆ ముగ్గులు వేయడమనేటిది నాకు చాలా ఇష్టం దాన్ని నేను అయితే నా చిన్నతనంలో ఏంటంటే పక్క వాళ్ళు వాళ్ళ వాకిళ్ళలో పనోళ్ళొచ్చేసరికి వాళ్ళు వేసుకుంటుంటే వాటిని చూసి వాళ్ళని బ్రతిమిలాడేదాన్ని వచ్చి మా వాకిట్లో కూడా వేయండి అది నేను ఆ కసితోనే నేర్చుకున్న ఒకరిని ఎందుకు వాళ్లకి వాళ్లని అడుగుతుంటే ప్రతిసారి ఏం చేసే వాళ్ళంటే ఊరికే నేనేస్తే వేసిందాన్నే నేనే వేస్తున్నా అనన్నా వాళ్లకు అట్ల అనిపించింది ఇక నాకది నచ్చలేదు పట్టుదలతోని నేను ఎలా అయినా నా ముగ్గు నేనే వేసుకోవాలనని పట్టుదలతోనే నేనది న్యూస్ పేపర్లలో వచ్చేటివి పండగలకు ముందు అవన్నిటినీ కట్ చేసుకొని ఇట్ల వేయాలి ఇట్ల వేయాలని దాని చూసి నేర్చుకునేదాన్ని ఆ చూసి నేర్చుకొని నేను వేసుకుంటూ మా మమ్మీ మా అమ్మను మా నాన్న కలర్లు నింపేటిది అట్ల నేను చిన్న చిన్న ముగ్గు నుంచి చిన్న ముగ్గు నుంచి ఇప్పుడు ఎవరైతే నేను ఎవరినైతే వా వాళ్లు ననను వెయ్యమన్నాడో ఇప్పుడు వాళ్లే నన్నొచ్చి కొద్దిగా మా వాకిట్లో కొంచెం ఈ డిజైన్ది వేసి పెట్టవా అననని వాళ్లు నన్ను అడిగే స్టేజ్కి నేను అభివృద్ధి అయినా పేపరులో వచ్చిన ముగ్గుల సహాయంతోని ఇప్పుడు ఇం ఇక రాను రాను రాను కొద్ది రోజులకి మొబైలలో ఇగ ఫోన్లో ఎటువంటి డిజైన్లు కావాలన్నా వస్తున్నాయి ఆ ఫోన్లలో కొట్టుకొని చూసుకొని ఇంకా కొత్త కొత్త రకాలు కొత్త కొత్త డిజైన్లు ఏ పండగకి ఏది వేసుకోవాలి ఏ రోజు ఏది వెయ్యాలి అననననేది మొత్తం ఫోన్లలో వస్తుంది